హన్మకొండలో పర్యాటక ప్రవేశాలు నిర్వహించిన గురించి ఆలోచిస్తే ఇక్కడ కూడా కొన్ని విషయాలు పెరుగుదల అవసరం అనిపిస్తుంది వరంగల్ అర్బన్ జిల్లాలో ఉన్న హనుమకొండ చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశం ఇక్కడ అనేక పురాతన దేవాలయాలు మరియు ఇతర చరిత్రకు కళ్ళకు కట్టినట్లుగా ఉన్నాయి వీటిని చూడాలని చాలామంది పర్యాటకులు వస్తు ఉంటారు అయితే వాటి నిర్వహణ ఇంకా కాస్త మెరుగుగా ఉండాలి అని బాగుండాలి అని కోరుకుంటున్నాను ముఖ్యంగా వెయ్యి స్తంభాల గుడి వంటి ప్రసిద్ది దేవాలయాలు వరుసగా పరిశుభ్రంగా మరియు మారిపోవాలి అని మెరుస్తు ఉండాలి అని అనుకుంటున్నారు ఇక్కడ చెత్త వేయడానికి తగినట్లు డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలి అని వాటిని క్రమంగా శుభ్రం చేయాలి అని అలాగే దేవాలయ ప్రాంగణంలో మరియు చుట్టుపక్కల ఉన్న దుకాణాలు క్రమబద్దికరించాలి అని పర్యాటకులు సౌందర్యంగా ఉండాలి అనే మౌలిక సాంప్రదాయాలను కల్పిస్తున్నారు రెండవదిగా భద్రత కూడా చాలా ముఖ్యం ముఖ్యంగా పండుగలు మరియు ఇతర ప్రత్యేకతలు సామాన్యంలో దేవతల మధ్య ఎక్కువ మంది గుమ్మి కూడినట్లు అప్పుడు సరైన భద్రత ఏర్పాటు చేయాలి సిసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో మరియు పోలీస్ సిబ్బందిపై నిర్ణయించడంలో ద్వారా అవి సంఘటనలు జరగకుండా నిర్దారించవచ్చు పర్యాటకులు సంబంధంగా మాముడిగా చరిత్రను కళ్ళకు కట్టినట్లుగా పరిశీలన ప్రత్యేకత శ్రద్ధ వహించాలి చాలా పురాతన కథలను సరైన సంరక్షణ లేకపోవడం వల్ల శిధిలావస్థలో చేరుకోవాలి అని వాటిని పునరుద్ధించాలి అని మరియు వాటి యొక్క చరిత్రను ప్రాముఖ్యతను తెలిపేలాగ సమాచారం అందించాలి అని చర్యలు తీసుకోవాలి అని సర్వే ఆఫ్ ఇండియా మరియు స్థానిక సంస్థలను కలిగించి ఈ విషయంలో కృషి చేయాలి నా దగ్గర హనుమకొండలో పర్యాటక ప్రవేశాల గురించి సరైన సమాచారం పర్యాటనంలో అందుబాటులో ఉండాలి అని ప్రతి ప్ర ప్రదేశం యొక్క చరిత్రను మరియు ప్రాముఖ్యతను తెలిపే